తొంభై రెండు ఐదు వందల ఆరవై మూడు ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు ఎనభై ఒక్క వేల ఆరు వందల ముప్పై నాలుగు ఒక లక్ష పదహారు వేల ఆరు వందల నలభై ఒక్కటి